జీవితంలో కళ అనేది అత్యంత ముఖ్యమైనది అది ప్రతి ఒక్కరికి ఉండాల్సింది సమాజం మెరుగ్గా ఉండేందుకు అది చాలా రకంగా సహాయపడుతుంది మన బోధనను వికసించడానికి అవును ఇది మనకు నవ చైతన్యతను ఇవ్వడం ద్వారా మన దేశంలో సమాజం మెరుగ్గా ఉండడంలో అది సహాయపడుతుంది కళలో ఆత్మానందం మరియు సాంస్కృతిక అభివృద్ధి ఉండడంతో సమాజం సరదా అ వికసిస్తుంది జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక కళా అంటూ ఉండాలి ఆ కళను బట్టే వాళ్ళు ఎందులో అయినా సాధిస్తారు ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లాంటి కళ ఉంటుంది అందరికీ ఒకటే ఉండాలని లేదు ఒక్కోళ్ళకి ఒక కళ అందుకని మనిషికంటూ అందరూ ఒక దాంట్లోనే మంచిగా ఉంటారు ఒక దాన్నే బా చేస్తారు అనేది ఉండదు ఒక్కోళ్ళకి ఒకో కళ ఉంటుంది ఆ కళను మనం గుర్తించి దాన్ని సమాజాన్ని మెరుగుపరిచేందుకు ఉపయోగించుకున్నామా అంటే ఆ కళను చాలా ఉపయోగపడుతుంది ఇంకా సహాయపడుతుంది